హలో ఆ చెప్పండి మేము పార్లర్ నుంచి మాట్లాడుతున్నామండి చెప్పండి మీరు ఏం ఏం చేయించుకోవాలనుకుంటునారు ఫేషియలా ఐబ్రోసా హెయిర్ కట్టా ఓకే

ఏంటండీ అర్థం కాలేదు ఆ ఓకే ఎయిట్ హండ్రెడ్ పడుతుందా అండి ఐట్ ఫే ఐబ్రోస్ వచ్చి సెవెంటీ రుపీసు ఇంక ఫేషియల్ అంటే మీకేమైనా ఎలర్జీస్ ఉన్నాయా ఏదైనా పడకుండా ఏమైనా ముందేమైనా యూస్ చేసారా అలా ఏమైనా ఓకే అండి అంటే ఉంటుందండి మీరు రెగ్యులర్గా వస్తే ఉంటుంది మీరు రండి పార్లర్కైతే రండి వచ్చాక చేస్తామండి ఓకే హేర్ అలోవిరా అయితే ఇంకా న్యాచురల్గా ఉంటుంది కదండి అది కూడా ఉంది మీకు ఏది కావాలంటే అది మీరు వస్తే ఆయిల్ మసాజ్ వచ్చి థౌజండా అండి అం అంటే మీరు ఓకే మాకిది ఓకే అనుకుంటే తీసుకొస్తాను అంటే ఓకే అండి లేదంటే మా దగ్గర ఉన్నది చేస్తామండి

అన్నీ చేస్తారు హెయిర్ ప్యాక్ హెన్నా అన్నీ ఓకే అండి మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది నైన్ టెన్ వరకు ఉంటుందండి ఓక్ ఓకే అండి ఓకే ఓకే